వంటలలో మంచి రుచి రావడానికి ఏం చేయాలంటే ముందుగా ఒక కూర తీసుకుంటాను నేను ఎప్పుడు ఏం కూర అంటే టమాటా కూర టమాటా కూర తీసుకున్నప్పుడు దానికి అర్ధ కిలో టమాటాలు తీసుకుంటే దానికి సరిపడలాగా ఇంకా మిగతావి కూరగాయలు మసాలాలు పసుపు ఉప్పు కారం అలాంటివి అన్నీ దానికి సరిపడ తీసుకోవాలి నేను ఏ మో అర్థ కిలో టమాటా తీసుకుంటే దానికి ఒక రెండు నూట యాభై గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకుంటాను నూట యాభై గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకుంటే ఒక ఒక చిన్న కాదు ఒక ఉల్లిగడ్డ తీసుకుంటాను సరిపడా సరిపడ అంటే మధ్య మధ్య సైజులో ఉన్న ఉల్లిగడ్డ తీసుకుంటాను ఆ ఉల్లిగడ్డని మంచిగా తురుగుకొని పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మంచిగా కడిగి శుభ్రంగా శుభ్రంగా కడిగినాక దానికి చిన్నగా తరుగుకోవాలి తరుగుకున్నాక ఉల్లిగడ్డ టమాటాలు టమాటాలు కూడా మంచిగా కడిగి కడిగినాక వాటిని చిన్న చిన్నగా తురుగుకుంటాను తరుగుకున్నాక ఉల్లిగడ్డలు ఒక గిన్నెలోకి తరుగుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక గిన్నెలోకి తరుగుకోవాలి టమాటాలు ఒక గిన్నెలోకి తరుగుకోవాలి అట్లా మూడు తరుగుకుని నేను ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెడతాను పెట్టి దాంట్లో మూడు చెంచాల నూనె పోసుకుంటాను మూడు చెంచాల నూనె పోసుకుని చిన్న చెంచా చాయ్ తాగే చెంచా నిండా జీలకర్ర తీసుకుంటాను చాయ్ తాగే చెంచాలో జీలకర్ర అలానే అవి జీలకర్ర వేగినాక చాయ్ తాగే చెంచా అంత ఆవాలు తీసుకుని అవి వేగినాక ఇంతముందుకు మనం తరుగుకున్న ఉల్లిగడ్డని నూనెలో వేస్తాను నూనెలో వే సినాక అది ఉల్లిగడ్డ మంచిగా అయ్యేదాక పెట్టి పెట్టినాక మళ్ళా పచ్చిమిరపకాయలు వేసుకుంటాను పచ్చిమిరపకాయలు కూడా ఉడికేదాక పెట్టి కరివేపాకు కలేమాకు వేసుకొని కలేమాకు కాడలు ఇప్పుకోని పసుపు పసుపు ఎంతా అంటే చాయ్ తాగే చెంచాల సగంలో సగం పసుపు వేసుకుంటాను పసుపు వేసుకోని కలుపుతాను కలుపుకొని ఇంకా ఇంకా టమాటా ముక్కలు తరుగుకుని టామాట ముక్కలని వేసుకుంటాను గిన్నెలో వేసుకొని మూతపెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వాటిని ఉడికించుకుంటాను ఉడికించినాక మూత తీసి చూస్తే టమాటాలు ఉడికిపోతాయి ఉడికిపోయినాక అందులో కొంచెం మసాలా వేసి దాన్ని కలిపి ఇంకొక్క అయిదు నిమిషాలపాటు పెట్టాలి పెట్టినాక టమాట కూర అవుతుంది దాంట్లో కొత్తిమీర దించేముందు కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసినాక అది చాలా రుచికరంగా ఉంటుంది అలా దేనికి సరిపడ మీరు చికెన్ తీసుకున్నా కూడా చికెన్కి సరిపడ కారం కారం ఇంకా ఉల్లిగడ్డ మసాలా అలా అన్నీ దానికి సరిపడ తీసుకుంటే రుచి బాగా ఉంటుంది మీరు ఇంకా మటన్ తీసుకున్నారు మటన్ మటన్లోకి మసాలా మసాలా ఇంకా మటన్ ఎంత తీసుకుంటుర్రు దానికి ఉల్లిగడ్డ

చింతపండు చేపల మసాలా ఇంకా కారం ఉప్పు నూనె కారం ఉప్పు నూనె మసాలాలు అట్లా గిన్నె తీసుకొని చా చింతపండు చిక్కగా పిసుకోవాలి పిసుక్కున్నాక దాంట్లో మంచిగా కొన్ని నీళ్ళు వేసి దాంట్లో ఉప్పు వేసి కలపాలి చింతపండు నీళ్ళు చేపలు మంచిగా ఒలిచి అలా చింతపండు నీళ్ళు పోసి ఒక ఇరవై నిమిషాలపాటు ఉడకపెట్టి దానికి మంచిగా మసాలా వేసి మీద చూస్తే మంచిగా వస్తుంది చిటుక అంటే ఇట్లా దానికి సరిపడ అది వాడితే మీ వంటలు కూడా అంతే రుచికరంగా చేస్తారు మీరు కూడా మీరు అదే అర్ధ కిలో టమాటాలు తీసుకుని దాంట్లో కొంచెం అంత ఉప్పు కొంచెం అంతా కారం కొంచెం అంతా పసుపు ఇట్లా కొంచెం కొంచెం వేస్తే రుచి సరిగా రాదు రుచి సరిగా రాకపోతే తీనాలనిపించదు రుచి మన నోరుకి రుచి ఉంటేనే తినాలనిపిస్తుంది అట్లా రుచి బాగా ఉండాలంటే తీసుకున్న కాడికి మంచిగా తీసుకుంటే రుచి బాగా ఉండి తీనాలనిపిస్తుంది అదే రుచి లేకుండా తీసుకుంటే తినాలనిపించదు పడేస్తా ఉంటారు నువ్వు ఎప్పుడు ఇట్లానే అట్లానే చేస్తే అట్లానే అవుతుంది అందుకే రుచికి తగ్గ మీకు సరిపడ మీరు ఎంతా అన్నారో దానికి సరిపడ అర్ధ కిలో టమాటాలు ఆర్ధ కిలో ఆలుగడ్డలు అర్ధ కిలో ఆలుగడ్డ తీసుకుంటాను అర్ధ కిలో పావు కిలో పచ్చిమిరపకాయలు అట్లా తీసుకుని అట్లా వేసుకుంటే మంచిగా వస్తుంది కూర టే కూర అనేది మంచిగా అట్లా రావాలంటే మీరు సరిపడ కూరకు సరిపడ పదార్థాలు అయితే తీసుకోవాలి అలా తీసుకుంటే మీకు కురాలు అనేవి రుచికరంగా చేయడానికి వస్తుంది మేము ప్రత్యేకంగా ఏం వాడను అందరు వాడినట్టే నేను చేస్తాను చేసి పెడతా అట్లా అట్లా మీరు కూడా రుచికి సరిపడ తీసుకొని చేయాలి తీసుకుని చేస్తే రుచికి సరిపడ లెక్క వస్తుంది అదే టమాట కాకరకాయ కూర తీసుకుంటే కాకరకాయ కూరలో చేదు పోవాలి అంటే అందులో మనము కాకరకాయ కోసినాక ఉప్పు వేసి పిసకాలి పిసికి చేదు పోయెంత వరకి మనం ఒక రెండు సార్లు మూడు సార్లు చేస్తే చేదు పోతుంది అప్పుడు నూనె అవన్నీ వేసుకోని మనం చేసుకోవాలి నూనె జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకోని పోసుకోని చక్కగా కడిగినా కాకరకాయ ముక్కలని మనం ముందుగా వేపుకోవాలి వేపుకోని అందులో చింతపండు పులుసు పోసుకొని చింతపండు తగినంత చింతపండు తీసుకోని చింతపండు పులుసు పోసుకొని అట్లా చేసుకోవాలి చేసుకుంటే సరిగా వస్తుంది అట్లా వచ్చినదాన్ని మనము మంచిగా చేస్తే వస్తుంది కరెక్ట్ సరిగా టే సరిగా రుచి అనేది వస్తుంది సరిగా రుచి వస్తే మీకు నేను పాటించే చిట్కాలు అయితే ఇవి నేను తీసుకున్న పదార్థానికి ఎంతా కావాలో అంత తీసుకుంటాను ఇంత పదార్థం అర్ధ కిలో తీసుకున్న అంటే దానికి సా సరిపడ ఉప్పు కారం పసుపు అల్లం ఇంకా జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ దానికి సరిపడ తీసుకుంటాను అందుకే నాకు నేను పాటించే చిట్కాలు అయితే ఇవి మీకు చెప్తున్నాను